స్కూల్లో కూడా డ్రాయింగ్స్ కాంపిటీషన్లో ఏ డయాగ్రమ్ ఏదైనా పిక్ ఉంటే అదే పిక్ని అలాగే దించడం ఫ్లవర్ బొకేస్ అలాగ కొన్ని కొన్ని పెద్ద పెద్ద వారి ఫొటోస్ కూడా డ్రాయింగ్గా చూస్తూ అలానే చిత్రీకరించే దాన్ని అలా చేయడంలో చాలా ఆనందం కలిగింది